ఒకటి జనవరి టూ థౌసండ్ ట్వల్ రెన్ రెండు ఫిబ్రవరి థౌసండ్ సిక్స్టీన్ మార్చ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ఫోర్టీన్ జులై ట్వంటీ త్రీ టూ థౌసండ్ అక్టోబర్ సిక్స్టీన్ టూ థౌసండ్